హలో హలో నమస్తే సార్ ఇది కేశవ రెసిడెన్సీనా అండి

సో మాకు అక్కడ ఉండడానికి ఒక రెసిడెన్సీ కావాలి సార్ తిరుపతి మేము ఎయిటీన్త్న వస్తాం సార్ తిరుపతి టెంపుల్కా టెంపుల్ కని మేము దర్శనం చేసుకుంటాం సార్ ఫస్ట్ అక్కడ ఉండి ఇంకా కొన్ని ఏమన్నా ప్లేసెస్ గట్టా ఏమన్నా చూడాలని అనుకుంటే అప్పుడు చూస్తాం సార్ అంటే ఒక రోజు మాత్రం అంటే వన్ అండ్ హాఫ్ డే మాత్రం మేము తిరుపతిలో అయితే స్టే చేస్తాం సార్

అవును సార్ అవును మంచిది అదే సార్ అంటే వీఐపి పాస్ కావాలి సార్ మాకు ఓకే సార్ ఓకే సార్ సరే సార్ పర్లేదు సార్ ఓకే సార్ టోటల్గా సార్ సిక్స్ మెంబెర్స్ అయితే వస్తున్నాం సార్

అంటే మా అన్నయ్యకి కొత్తగా పెళ్ళి అయ్యింది సార్ సో ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు వస్తున్నాం సార్ మా అన్నయ్య మా వదినా నేను మా మమ్మీ మా డాడీ మా వదిన మా వదిన వాళ్ళ తమ్ముడు

వీళ్ళు వస్తున్నాం

అరేంజ్ చేయాలి సార్ మాకు కార్ అనేది అరేంజ్ చేయాలి కంపల్సరీ ఓకే సార్ టెన్ డేస్ స్టే చేస్తాం సార్ టూ డేస్ సరిపోతుందా సార్ అంటే తిరుపతిలో అంటే మేము మేము అదే సార్ మేము అనేది ఏంటంటే తిరుపతి అనేది ఎప్పుడు చూసినా చాలా రద్దీగా ఉంటుంది చాలా రష్గా ఉంటుంది అని మేము విన్నాం సార్ అలాగే ఇప్పుడు పండగ సీజన్ కూడా కాబట్టి ఇంకా రష్ ఉంటుంది కాబట్టి ఒక వేళ మొత్తం డే అంతా ఒక్క తిరుపతిలో

ఓకే సార్ సార్ అయితే టూ డేస్ టూ టూ అండ్ హాఫ్ సార్

ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ అంటే మేము మీ డ్రైవర్ వచ్చి తీసుకెళ్తారు కదా సార్ మమ్మల్ని ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్